నేను వంట ఎప్పుడు నేర్చుకున్నాను అంటే మా ఇంట్లో వాళ్ళందరు ఎప్పుడన్నా ట్రిప్కి వెళ్ళినప్పుడు కానీ ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఇంట్లో లేనప్పుడు నేనొక్కడిని ఉంటున్నప్పుడు కాలక్షేపంగా ఈ తినడానికి ఏమన్నా చేయాలి అని నా వంతు నేర్చుకోవడానికి నేను యూట్యూబ్ అనే ఛా ఛానల్లో సోషల్ మీడియాలో వంట ప్రోగ్రాములు అనేవి చూసి దాంట్లో ఒక మంచి ఎవరైతే బాగా చేస్తారో వంట వాళ్ళ ఛానల్ని వెతుకొని ఫుడ్ ఆన్ ఫార్మ్స్ ఇంకా పిచ్చెక్కిస్తా బాబి అని అభిరుచి అలాంటి చానల్స్ని నేను ప్రిఫర్ చేసి వాటిలో మంచి

బొంబాయి రవ కలిపి పిండిలాగా చేసుకుని పూరిలు అనేవి చేసుకుని ఇంకా పానీపూరి పానీకి సంబంధించిన పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అవన్నీ తెచ్చుకొని పానీపూరికి రసం చేసుకుని అలా పానీపూరి చేసుకోవడం జరిగింది అది ఎంతో రుచిగా కూడా ఉంది ఇంకా చికెన్ బిర్యానీ అనేది నేను బాగా నేర్చుకోవాలి అని అనుకునే వాడిని ఎందుకంటే ఎప్పుడన్నా ఎక్కడన్న ఒంటరిగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు నా చికెన్ బిర్యానీ అనేది నేను చేసుకుని తినాలి అని అనుకుంటాను అందుకని చికెన్ బిర్యానీ రెసిపీ కూడా నేను బాగా చూసి నేర్చుకున్నాను అది ఎలా చేస్తారంటే మంచిగా ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు టమాటా అని కట్ చేసి పెట్టుకుని ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి మంచిగా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాట వేసుకుని వాటిని మంచిగా వేగినాక తర్వాత వాటిలో మంచిగా పులావ్ సరుకులు అవన్నీ వేసుకుని దాంట్లో నానబెట్టు ముందుగా మనం రైస్ నానపెట్టుకోవాలి ఆ రైస్ నానపెట్టుకున్న రైస్ని మనం తీసి పక్కన పెట్టుకుని కా ఉల్లిపాయలు ఇంకా మసాలాలు వేగిన దాంట్లో మంచిగా వాటర్ పోసి తగినన్ని నీళ్ళు పోసి దాన్ని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఆ రైస్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఇంకా మనం బిర్యానీ మసాలా అని ఇంకా గరం మసాలా అనేది యాడ్ చేసుకుని ఇంకా చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకుని దాన్ని మనం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత బిర్యానీ అనేది అలా ఒక టెన్ మినిట్స్ హైలో ఉంచి తర్వాత అది పొంగి దాని యొక్క వాటర్ అంతా ఆవిరి అయిన తర్వాత ఇంకా ఫైవ్ మినిట్స్ చూసుకుని దాన్ని పలుకు లేకుండా మంచిగా చూసుకున్న తర్వాత ఆ బిర్యానీ అనేది ఎలా వచ్చిందో లేదో అని మనం చూడవచ్చు ఆ టైంలో మనకి బిర్యానీ అనేది బాగా వస్తే రైస్ అంతా ఇంకా స్టవ్ ఆపేసుకుని మనం సర్వ్ చేసుకొని తినడం ఆ విషయంలో నేను చికెన్ బిర్యానీ నేర్చుకుని ఇలా యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం అనేది నాకు చేశాను